నమస్కారం అండి జ్యోతిగారు ఏంటి రమ్మన్నారంట ఏదండి ఇదేనా మీ ఇంటి ముందు ఉంది కొంచెం దూరమండి మా అంటే షెడ్ వేద్దాం అనుకుంటున్నారండి లేకపోతే స్లాబ్ వేద్దాం అనుకుంటున్నారా ఏ షెడ్ అనుకోండి అది అక్కడితో ఆగిపొద్దండి ఆ ఒక్క రూమో రెండు రూమ్ లో అకడ వేసుకొనేదే పైన వేసుకొంటానికి ఉండదు అదే స్లాబ్ అనుకోండి పైన కూడా ఏదన్నా ఒక రూమ్ వచ్చేలా పైన కూడా వేసుకోవొచ్చు స్లాబ్ అండి మా మామూలుగా ఒక్క రూమేనా అండి లోపల షోరూమ్ గా అన్నారు ఒక్క రూమేగా అయితే ఆ మీకు బడ్జెట్ గురించి ఏమి బాధ పడకండి అంటే ఒక్క రూమే కదండి మా అటు తిరిగి ఇటు తిరిగి మీకు ఒక డెబ్భైవేలు నుండి ఎనభైవేల లోపు అయిపోదండి అంటే సిమెంట్ మంచి సిమెంట్ ఏ వడదాం అండి సిమెంట్ ఒకటి ఇసుక ఇసుక రేట్ కూడా పెరిగినాయి కదా ఇసుక రేట్ లు పెరిగాయి సిమెంట్ ఏమో అల్ట్రాటెక్ ఉంటుంది లేకపోతే నాగార్జున సిమెంట్ అంటారు ఇవన్నీ బాగుంటాయండి మంచి కంపెనీ లు తప్పకుండా అంటే మనీ మేం కట్టిబడి కట్టి కట్టిచేసేలాగే కదండి మీకు కట్టించేసేలాగా అయితే కాంట్రాక్ట్ కింద తీసుకుంటాము అండి మా అంటే కులోళ్ళకి కాటుకు కూడా ఇచ్చుకోవాలి కదండీ అందు అందుకే డెబ్భైవేలు చెప్పనండి మంచిగానే కడదాం మీరు కట్టుబడి కట్టు కట్టిచేసే లాగే చేస్తామండి కాకపోతే ఇసుక సిమెంటు మొత్తం చూసు నేనే వెళ్తానండి తీయడానికి కూడా నేనే వెళ్తాను సిమెంట్ వచ్చేసరికి అల్ట్రాటెక్ తీసుకుందామండి బాగుంటుంది ఇసుకంటారా మీకు ఇంకా ఏదైనా ఒకటే అండి అందక ఒక టన్ను వేయించుకోండి ఒక చిన్న ట్రాక్టరు అంటే శంకుస్థాపన చేసేదాకా తర్వాత మిగతా లోడ్ వేసుకుందురు గాని ఇటుకలు గట్రా అన్నీ చూస్తానండి మెయిన్ ఎప్పుడు తెచ్చే చోట తెస్తామండి మంచిది మా గట్టిగా పనిచేస్తానండి వారం రెండు వారాలలో అవి పొద్దండి సరే స్లాబ్ ఏ కదండి అయితే తప్పకుండా అండి ఆ రోజు శంకుస్థాపనకు మీరు ముహూర్తం పెట్టుకొని ఫోన్ చేశారు అనుకోండి మేము వచ్చి చేస్తామండి సరే నండి ఉంటాను